ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవం మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం